హలో ఎవరు చెప్పండి ఆ అవును సార్ ఎవరు చెప్పండి ల్యాండా పొలమా ఉందండి ఇక్కడ సెంట్ ఐదు ఆరు లక్షలు దాకా ఉంది ఇటు సైడ్ అయితే కాలువ పక్కన అయితే ఐదు లక్షలు ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కన కూడా ఒకటి ఉంది పది లక్షలు దాకా చెబుతున్నారు పరవాలేదు ఐదు లక్షలు ఏముంది అటు ఇటు మాట్లాడుదాము ఎప్పుడు వస్తారు అదే మీరు వచ్చారు అంటే అటు ఇటు మాట్లాడుదాము ఐదు లక్షలు ఓకే రండి మీకు సైట్ కాడికి తీసుకు వెళ్లి చూపిస్తాను చూపించి మాట్లాడుకుందాం